హలో ఏమండి మా ఏరియాకు వచ్చే పోస్టులు ఏమైనా వచ్చాయా ఇవాళ అది ఇవాళ వర్షం పడుతుంది కదా ఏమైనా అర్జెంటుగా ఇవ్వాల్సిన పోస్టులు ఏమైనా వచ్చాయా అంటే ఇవాళ వర్షం పడుతుంది కదా అంటే రేపటివి ఇవాల్టివి రేపొద్దున్న వచ్చి తీసుకుని వెళ్తా రేప్పొదున్న పంచుతా

సరే ఇంక ఏంటి పోస్టులెన్నునాయ పదిహేను ఇరవై లోపల సరే అయితే తీసి పక్కన పెట్టండి రేపు రేపు వచ్చి ఇవాల్టివి రేపు తీసుకుని రేపొద్దున్న పంచుతాను మా ఏరియానే కదా ఇవ్వాల్సింది సరే